నేను నాకు ఇష్టమైన కొన్ని సందర్శించాలనుకునే స్థలాల గురించి మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టమైనది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం టిటిడి ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి గారు వెలిసారు అందుకని నాకు ఆ ప్రదేశం చాలా ఇష్టం సందర్శించాలనుకున్నాను సందర్శించాను కూడా అక్కడ ఎన్నో రకరకాలైన గుడులు ఉన్నాయి వేంకటేశ్వర స్వామే కాకుండా కింద తిరుపతిలో ఆంజనేయ స్వామి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అమ్మవార్ల గుడులు ఎన్నో రకాలైన దేవతలు వెలసి ఉన్నారు అక్కడ తిరుమలలో ఏమంటే మనము సూ చూడదగింది ఎప్పడు చూసినా తిరుమలలో భక్తజనం తగ్గకుండా ఉంటారు అదేవిధంగా మళ్లీ కాణిపాక శ్రీ కాణిపాకంలో శ్రీ స్వయంభు వి వి వరసిద్ధి వినాయక స్వామి గారు వెలిశారు కాబట్టి నేను ఆ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నాను మరి అదే విధంగా నాకు చిన్న స్వామి స్టేడియం బ్యాంగ్లూర్ చిన్న స్థామి స్టేడియం అనే ప్రదేశ స్థలం నాకు ఎంతో సందర్శించాలనుకునే స్థలం ఈ స్థలం నాకు ఎందుకంటే అంత ఇష్టమంటే నేను ఈ స్థలాన్ని చాలాసార్లు ఈ స్థలంలో క్రికెట్ జరుగుతుంది మ్యాచెస్ జరుగుతుంది కాబట్టి నేను వెళ్లి అక్కడ ఈ స్థలంలో కూర్చొని మ్యాచెస్ చూడడం అంటే నాకు ఇష్టం నాకు ఇష్టమైన సందర్శించాలనుకున్నా స్థలాలన్నీ ఇవేనండి నాకు ఇష్టమైనవన్నీ నేను మీతో పంచుకున్నాను